వినిపిస్తుందండి సరే అండి నమస్కారం అండి నేను అదే అండి నేను చాలా నాకు చాలా రోజుల నుంచి నిద్ర పట్టటం లేదు అండి అలాగే ఏంటంటే చాలా తలనొప్పి అస్సలు సరిగ్గా వర్క్ మీద అదికూడా సరిగ్గా కాన్సెంట్రేట్ చెయ్యలేకపోతున్నాను చాలా అంటే చాలా చిరాకు విసుగు కింద అది వస్తుంది మూడు నెలల నుంచి ఉంటుందండి అవునండి సాఫ్ట్వేర్ అండి సాఫ్ట్వేర్ దానిలో ఫ్యామిలీ గురించి అయితే బాగానే ఉంటారండి ఎటొచ్చి మా అబ్బాయే చాలా విసిగించేస్తూ ఉంటాడు చెప్పిన మాట వినడు అసలు సో పాపం అది కూడా కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు

ఏవండి ఇదే ఇదేమి సమస్య కాదు కదండీ అంటే మా ఇంట్లోనుండి అడిగారు కాబట్టి నేను ఇలాగ ఫోను చేసానండి లేదంటే ఇదేమి పెద్ద సమస్య ఏమి కాదు కదండీ

ఈ మూడు నెలలలో అండి ఒక వారం రోజులు అంతకముందు అది నిద్రపట్టడానికి టాబ్లెట్స్ వాడేదాన్ని అండి కాకపోతే ఏమీ యూస్ ఉండేది కాదు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్న ఒక గంట రెండు గంటలు తప్ప పెద్దగా ఏమి నిద్ర అది పట్టేది కాదు

సరే అండి ఆలోచించకపోతే ఎలా అండి

సరే అండి ఎంత అవుతుంది అండి ఎలా ఎన్ని వారాలు వాడాలండి ఇలాగ ఎంత అవుతుంది అండి అనింటికి కలిపి అంటే నాకు ముందు మీరు ముందుగానే చెప్తారా అండి టైము అంటే నేను ఇలా జాబ్ చేస్తూ ఉంటాను కదండీ అంటే ఇంట్లోనూ అక్కడా చూసుకుని రావాలి కదా సో టైమ్ అనేది మీరు నాకు ముందుగా చెప్తే నేను కొంచెం సర్ది అన్ని సర్ది కొంచెం కరెక్టు చేసుకుని వస్తాను అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ అండి